నేను వ్యాకార నిర్మాణం వంటి సాంకేతిక అంశాలతో పాటు రచనల సృజనాత్మక భాగాన్ని ఎలా సమతుల్యం చేస్తానంటే ఒక విషయాన్ని చిన్నగానే చెప్పాలి అంటే దాన్ని సంక్లిష్టం చేసి ఎలా చేయగలను అనేది నేను కొంచెం రీసెర్చ్ చేసి అని ఆ విషయాన్ని ఒకే వాక్యంలో అర్థమయ్యేలా నాలుగైదు వాక్యాల్లో చెప్పే పదాన్ని ఒకే వాక్యంలో అర్థమయ్యేలా చెప్పడానికి ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను అలా నేను సృజనాత్మకతను రచనలో కానీ వేరే దానిలోనైనా సమతుల్యం పాటిస్తాను క్రియేటివ్ రైటింగ్ కోర్స్ అంటే నేను చేయలేదు వ్యక్తిగతంగా అది నాకు ఇష్టం అలా చేయడం విషయాన్ని సంక్లిష్టం చేసి ఈజీ వేళ అర్థం అయ్యేలా చెప్పడం మాత్రం నాకు ఇష్టం